నేను డ్రాయింగ్ క్లాస్కి వెళ్ళాను వెళ్ళినప్పుడు నేను నేర్చుకున్నది ఏంటంటే డ్రాయింగ్ చేయడం చాలా కష్టం అనిపించింది తర్వాత మాస్టార్ చెప్పే విధానాన్ని బట్టి డ్రాయింగ్ని ఇలా కూడా వేయ వచ్చని నేను ఈజీగా నేర్చుకోవడం జరిగింది ఒక పెన్సిల్ తీసుకొని దాన్ని చక్కగా ఒక అద్భుతమైన కళారూపాలతో ఆయన గీస్తూ ఉంటే అప్పుడు నేను అనుకున్నాను ఓహో నేర్చుకుంటే ఏదైనా ఫలితాన్ని ఇస్తుంది ప్రయత్నించకపోతే ఏదీ జరగదు ప్రయత్నం చేస్తే కంపల్సరీ ఫలితం అనేది దక్కుతుంది అని నేను అనుకున్నాను అందువల్ల నాకు డ్రాయింగ్ క్లాసు ఇప్పుడు ఎంత కష్టం అనిపించినప్పటికీ ఇప్పుడు నాకు చాలా తెలివి సులభపద్ధతిలో నేను నేర్చుకోగలుగుతున్నాను